నాకు ఆసక్తికరంగా అనిపించిన వార్త కథనం ఏమిటంటే రాష్ట్ర సంక్షేమం గురించి సంబంధించిన రా సంబంధించిన రాజకీయ వార్తలు మరియు ప్రతిరోజు నేను ప్రతి రోజు కరెంట్ అఫైర్స్ వార్తలను ఎక్కువ చూస్తాను కాబట్టి నాకు ఆసక్తికరంగా కరెంట్ అఫైర్స్ వార్తలు ఆసక్తికరంగా అనిపిస్తాయి అందులో వ్యవసాయ కరెంట్ అఫైర్స్ బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ వార్తలలో వ్యక్తులు రాష్ట్రాల కరెంట్ అఫైర్స్ స్టోర్స్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ వార్తల క వార్తల కరెంట్ అఫైర్స్ వార్తల కరెంట్ అఫైర్స్లో స్థలాలు చట్టపరమైన మరియు రాజ్యాంగ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ లేదా ప్రపంచ కరెంట్ అఫైర్స్ ఎకానమీ మరియు బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ వంటివి తరచుగా వింటాను కాబట్టి నాకు కరెంట్ అఫైర్స్ వార్త కథనాల మీద ఎక్కువ ఆసక్తి కలుగుతాది కలుగుతుంది